ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమయిన జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాకు ప్రత్యేకమైన అనేక స్థానిక కళా రూపాలు మరియు నైపుణ్యాలు ఉన్నాయి రాతి చెక్కడం కోనసీమలో రాతి చెక్కడం ఒక ప్రాచీన కళ ఈ కళాకారులు రాళ్ళను వివిధ రకాలా కళాఖండాలు దేవాలయాలు శిల్పాలు మరియు ఇతర ఆకృతిలలో చెక్కడం ద్వారా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ కళారూపం జిల్లా యొక్క పురాతన చరిత్రను ప్రతిబంబిస్తుంది అదే విధముగా కలప చెక్కడం కోనసీమలో కలప చెక్కడం కూడా ఒక ప్రసిద్ద కళారూపం ఈ కళాకారులు కలపను వివిధరకాల కళాఖండాలు ఫర్నీచర్ మరియు ఇతర వస్తువులలో చెక్కడం ద్వారా వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ కళారూపం జిల్లా యొక్క సాంప్రదాయ సాంస్కృతిని ప్రతిబింబిస్తుంది కోనసీమ పీటా చేతిపనులు కోనసీమ పీటా చేతిపనులు అనేది జిల్లాలోని ఒక ప్రత్యేకమైన చేతి పనులు ఈ పీటలు ఈ ప్రాంతంలో లభించే రకరకాల చెక్కలతో తయారు చేయబడతాయి ఈ పీటలు వాటి అందమైన డిజైన్ మరియు కళాత్మకతకు ప్రసిద్ధి చెందాయి ఈ చేతి పనులు జిల్లా యొక్క సాంసృతిక వారసత్వాన్ని ప్రతిబంబిస్తూ ఉన్నాయి ఈ కళారూపాలు మరియు నైపుణ్యాలు తరతరాల నుండి తండ్రి నుండి కుమారుడికి అందజేయబడతాయి ఈ కళారూపాలు తమ నైపుణ్యాలను మెరుగుపరచడానికి చాలా కృషి చేస్తారు ఈ కళారూపాలు మరియు నైపుణ్యాలు జిల్లా యొక్క సాంస్కృతి మరియు చరిత్రకు ఒక ముఖ్యమైన భాగం అవి జిల్లా ప్రజల గుర్తింపు మరియు సమూహ అనుబంధానికి ఒక ప్రధాన మూలం కోనసీమ జిల్లాలోని స్థానిక కళారూపాలు మరియు నైపుణ్యాలు ఈ ప్రాంతం యొక్క అద్భుతమయిన సాంస్కృతి మరియు చ చరిత్రను ప్రతిబంబిస్తునాయి